హలో స్విగ్గీయా బాబు ఆ అడ్రస్ అడిగావు కదా అది మన సత్యనారాయణపురంలో శివాజీ కేఫ్ సెంటర్ దగ్గరకు వచ్చి గడియారం వారి వీధి గడియారం వారి వీధిలో స్టేట్ బ్యాంక్ ఏ టీ ఎం ఉంటుంది ల్యాండ్లైన్ మార్క్ అది ఏ టీ ఎం పక్క ఇల్లే సెకండ్ ఫ్లోర్లో అవును సెకండ్ ఫ్లోర్లో అందజేసెయ్ ఓకే లేదు లేదు స్టేట్ బ్యాంక్ ఏ టీ ఎంకి కుడి పక్కన ఉంటుంది బిల్డింగ్ టూ స్టేర్స్ బిల్డింగు సెకండ్ ఫ్లోర్లో అందజేయాల నువ్వు ఓకే ఓకే థ్యాంక్ యూ